నేను ఒక రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు అంతా లేచి నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నేను ఆఫీస్ కి వెళ్ళాను ఆరోజు నెమ్మదిగా నా పని నేను చేసుకున్నప్పుడు మా సారు అంటే మా పై అధికారి వచ్చి నిన్న అంటే కిందటి రోజున ఇచ్చిన ఆ పని అయ్యిందా పూర్తయ్యిందా అని అడిగారు అప్పుడు నేను పూర్తయిందని చెప్పి తప్పించుకున్నాను ఆ రోజు మా సారు అడగరులే అని నేను కొంచెం సంతోషంగా ఉన్నాను కానీ ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా పదకొండున్నర గంటలకు మా పై అధికారి అయిన మా సారు వచ్చి ఆ పేపర్స్ ను ఆ కాగితాలను మాకు ఇమ్మని ఇమ్మని అడిగారు ఆ దాని కిందటి రోజు నేను ఆ పనులను సక్రంగా సక్రమంగా చేయలేదు ఎందుకంటే దానికన్నా మించిన పనిని మా పై అధికారి అయిన ఇంకో సారు నాకు ఇంకో పనిని ఇచ్చారు అందుకని నేను ఆ పనిని ముందు చేసి ఇంకో మరుసటి రోజుని ఈ పని చేద్దామని అని అనుకున్నాను కానీ నేను ఆ పనిని కరెక్ట్ గా పూర్తి చేయలేనందుకు ఆరోజు మాపై అధికారి నన్ను తిట్టారు అది నా పొరపాటు